భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎలా ఉంది అంటే ఈ రోజుల్లో ఆరోగ్య సంస్థలు చాలా దీనస్థితిలో ఉన్నాయండి ప్రజలు వినియోగదారులు ఎదుర్కుంటున్న సవాళ్ళు ఏమిటి అంటే నిజంగా ఒక ఒక ష మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ కొన్నప్పుడు దాన్ని వేసుకున్నప్పుడు చాలా సార్లు ఆ వినియోగదార్లు రియాక్షన్స్కి గురయి ఆ టాబ్లెట్ ఒంటికి పడక ఎన్నో ప్రమాదాల్ని ఎ ఎదుర్కుంటుంది అయినప్పటికీ సరైన మందులు వేసుకున్నప్పటికీ మా మాకున్న జబ్బు మాత్రం పోవట్లేదు ఇది చాలామంది వ్యాధులతో జబ్బులతో బాధపడుతున్న వారు ఎదుర్కుంటున్న సమస్య అండి ఇది భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రజల పట్ల వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుని సరియైన వైద్యాన్ని కానీ సరియైన మందుల్ని కానీ వినియోగదారులకు ఇచ్చినప్పుడే వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారని అనుకుంటున్నామండి మేము